హలో చెప్పండి మేడమ్ ఏమి కావాలి నేను మేస్త్రీ మాట్లాడుతున్నాను చెప్పండి ఏమి చెప్పండి

చెప్తా చెప్తా చెప్పగలుగుతా ఒక రూమ్ కట్టడానికి దాదాపు ఒక రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది అంటే మేము మెటీరియల్ తీసుకోవాలి అన్నీ అన్నీ మేమే తీసుకొస్తాం మెటీరియల్సు ఒక రెండు లక్షలు అవుతుంది మీరు ఎంత ఇస్తారు మరి చెప్పండి మేమే వర్కర్స్ని పెట్టుకుంటాము అంటే వర్క్ అంతా మేమే చేసుకుంటాము మీరు ఒక రెండు లక్షలు ఇవ్వాలి ఇట్లా రోజు వర్క్ అనేది ఏమి ఉండది మొత్తం ఒకటేసారి మేము టూ లాక్స్ తీసుకుంటాం రెండు లక్షలు మా సామాన్లు మావే ఉంటాయి మీరు ఓన్లీ మాకు మనీ ఏమి అనం ఏమి అనమండి మేమే టూ తెచ్చుకుంటాం సామా ను టూ లాక్స్ అవుతుంది మీరు ఇవ్వండి మేము వర్కర్స్ని మేమే పెట్టుకుంటాం మీకు ఇంకా ఒక రూమ్ కావాలా ఇంకా అందులో ఏమన్నా కావాలా

అంటే ఓకే ఓకే అందలా అన్నీ పెడతాము మీకు ఒక సైడ్ గోడ ఉందా మూడు సైడ్లు కట్టాలా ఓన్లీ రూమ్ మొత్తం కట్టాలా రూమ్ కట్టాలా సరే రూమ్ కట్టడానికి

టూ లాక్స్ అవుతాయి మరి మీరు ఎంత ఇస్తారు చెప్పండి

మళ్ళీ మళ్ళీ ఏమి లేదు టూ లాక్స్ అవుతాయి మీరు టూ లాక్స్ ఇవ్వగలరా మరి రూము మేము ఒక ఒక ఒకా ట్వంటీ డేస్లా కంప్లీట్ చేస్తాం రూమ్ మొత్తం సామాను కూడా మేమే తెచ్చుకుంటాం అంటే మాకు అది అంతా ఎండాలి వర్క్ మంచిగా జరగాలి కదా రూము రెడీమేడే కానీ తొందరగా ఇస్తా కానీ అది మాకు మీకు రూమ్ మంచిగా ఆగడానికి అది బేస్మెంట్ అది అన్నీ చెయ్యాలి కదా కొద్దిగా టైం తీసుకుంటుంది అన్నీ మేమే చూసుకుంటాం మీరేమి వర్కర్స్ పెట్టనవసరం లేదు అమౌంట్ అయితే అంత అవుతుంది ఇంకేమమైనా ఎక్స్ట్రా పని కావాలా ఒక రూమేనా ఇంకేం ఏమి లేదుగా వేరే వర్క్ ఉంటే మళ్ళీ అమౌంట్ ఎక్కువైతుంది ఓకే ఓకే మేడమ్ మీరు అమౌంట్ పే చేస్తే మేము వస్తాం ఓకే ఓకే

ఓకే మేడమ్ ఉంటాను